క్రికెట్ వందల సంవత్సరాల స్థాపించబడిన చెట్టు ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలో క్రికెట్ ఒకటి ఈ క్రికెట్ని ఇంగ్లాండ్ వాళ్లు స్థాపించారు అలా ఇప్పుడు క్రికెట్ అన్ని దేశాల వాళ్లు కూడా ఆడుతున్నారు ఇప్పుడు క్రికెట్ మన దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది అందుకే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టమైన ఆట చిన్నప్పట్నుంచి క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం క్రికెట్ చాలా బాగా ఆడుతాను క్రికెట్ ఆడడానికి వెళ్లాలనంటే క్రికెట్లో లీనమైపోతాను ఏ పరిస్థితిలో కూడా క్రికెట్ ఆడకుండా ఉండలేను రోజుకు ఒకసారైనా ఖచ్చింతంగా క్రికెట్ ఆడాలి దాని వల్ల చాలా వరకు లాభం ఉంది ఏంటి అంటే బోలింగ్ చేస్తునప్పుడు మన చేతులు చాలా ప్రశాంతాంగా సంతోషకరంగా ఉంటుంది ఎంత సేపు ఆడిన అలసట రాదు అలాగే ఇంట్రెస్ట్ కూడా పోకుండా ఉంటుంది అందుకే క్రికెట్ అంటే చాలా వరకు అందరు బాగా ఆడుతారు అలాగే ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు పెద్దలు పిల్లలు అని తేడా లేకుండా ఎవడైనా క్రికెట్ లీనమైపోతారు క్రికెట్ టీవీలో వొస్తుందంటే అందరు టీవీకి అతుక్కుపోతారు అలాగే కొత్త జోష్ను కూడ క్రికెట్ ఇస్తుంది చాలా వరకు క్రికెట్ ఆడటానికి చూడటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను క్రికెట్ వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి